హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం మొన్న డిగ్రీ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది మేడం ఓకే మేడం సరే సరే మేడం నాకు నాకు ఏ కోర్స్ సెట్ అవుతుందో ఆ కోర్స్ చెప్పండి చెప్పండి మేడం ఓకే మేడం ఓకే ఓకే మేడం మంచి జాబ్స్ ఓకే మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్స్ ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్స్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం